ఆ రవిగారు ఏంటండి కనపడమన్నారంట ఒకసారి ఏంటండి ఆ అ అదే ఆయన చెప్పాడు బిల్డింగ్ కట్టాలనుకుంటున్నానన్నాడు చెప్పండి ఎక్కడ కట్టాలి ఇదా ఇదే నా స్థలం ఆ ఏమంటే మీరు దాని మీద షడ్ ఏమైనావేసుకుందామనుకుంటున్నారా లేకపోతే స్లాబ్ వేద్దామనుకుంటున్నారా ఆ అయితే మీరు స్లాబ్ ఏ వేసుకోండి స్లాబ్ వేసుకుంటే ఏమౌతుందంటే మీరు పైన మళ్ళీ ఏదో అవసరమైనప్పుడు పైన వేస్కోటానికి కూడా మీకు ఉపయోగపడుతుంది స్లాబ్ ఏ మంచిదండి ఇప్పుడు అందరు స్లాబ్ ఏ వేసుకుంటున్నారు కూడా ఆ ఇప్పుడు ఈ ఇప్పు ఇప్పుడు మనకి ఇసుక రెట్లు అలాగే సిమెంట్ రేట్లు కూడా పెరిగినాయండి ఆ దగ్గర దగ్గరగా మనకి ఖర్చు మనకి పది లక్షలకైతే కట్టుబడిద్ది నాలుగు పోర్షన్లు అంటున్నారు కాబట్టి కట్టుబడుద్ది దగ్గర దగ్గర పది నుంచి అటు ఇటుగా పది లక్షలవుతుందండి ఆ మీరు అంత తక్కువ మీరు తక్కువ తక్కువలో చేసుకుందామనుకుంటున్నారు కానీ తక్కువలో అయిన కానీ మీకు ఆ నాణ్యమైన ఇసుక నాణ్యమైన సిమెంట్ కలిపితేనే మీకు మంచిగా వస్తుంది కదండి సిమెంట్ గట్రా మీకు రావాలంటే మీరు తక్కువలో అయిన మీరు మీరు చెప్పింది కూడా చాలా తక్కువే చెప్పామండి బయట వాళ్ళు ఎక్కడ మీరు ఎక్కడ అడిగిన కానీ కనీసం పదిహేను నుంచి పదేడు లక్షలవుతుందంటారండీ కాని మీరు కట్టుబడి మాత్రం కట్టించేల మీకు పది పది చెప్తున్నాను అవునండి ఆ మీరే మీ పనులంటే అండి ఎలక్ట్రికల్ వర్క్ లేకపోతే సీలింగ్ వర్క్ ఏ ఉంటాయండి ఆ అవి మాత్రము మీరు సొంతంగా చేసుకున్న పర్లేదు మాములే నిన్ నన్ను మాట్లాడమన్నా పర్లేదండి మా దగ్గర పని చేసేవాళ్ళు కూడా ఉండే ఆ వచ్చారండి ఖర్చుబడి మాత్రం చెప్పనండి పది లక్షలని మీరు ఎలక్ట్రికల్ వర్క్ అలాగే సీలింగ్ కలుపుకుంటే కనుక అండి అది ఆ ఎలక్ట్రికల్ వర్క్ దగ్గర దగ్గరగా ఒక లక్ష లక్షన్నర వస్తుందండి ఆ మొత్తం అది మో వైరింగ్ అంత వేసేసి వాడి కూలి పనితో సహా కలిపి లక్ష నుంచి లక్షన్నర్ర ఉంటుందండి అదే మీరు మళ్ళీ ఆ సీలింగ్ వేసుకుంటే మళ్ళీ అదొక అదనంగా ఒక ఇరవైవేలు ముప్పై వేలు అవుతుందండి ఆ ఇసుక అనేది ఆ మీ బిల్డింగ్ కూడా నేనే కట్టానుకదండి చూసారు కదా ఆ ఇది మీ బిల్డింగ్ ఎలా కట్టామో మీరు ఉండే బిల్డింగ్ ఇది కూడా ఇప్పుడు కట్టాల్సింది కూడా అదే విధంగా కడతామండీ సరేనా అండి ఒక మంచి రోజ్ మంచి రోజు చూసుకోని చెప్తేగనుక మీకు ఆ శంకుస్థాపన చేస్తాము అందాక మీరొక ఒక లారీ ఇసుకను ఒక చిన్న ట్రక్ వేసు కుంటే సరిపోతుందండి ఎంత ఏముందండి ఫ్రీ గా ఏమిస్తారు అసలు మీరు ఇలా ఎలా వద్దండి అవి లారీ ఇసుక అంటే మేము ఏమైనా మేము ఇవి వేరే వాళ్ళ దగ్గర కొంటాము కాని మీరు మీరే వస్తారండి కొనడానికి మేము కూడా కొనము మీరే వెళ్ళి కొనుక్కుంటారు అది మాకు సంబంధం లేదు కదండి మేము ఏదన్న చెయ్యగలం అంటే మీ ఇల్లుని కట్ ఆ దృఢంగా కట్టిస్తామండి అది అయితే నమ్మకంగా చెప్తాం మేము మీ డబ్బుల్నైతే వృధా చెయ్యము అలాగే మీ దగ్గర ఎక్కువ తీసుకోము ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా కదండీ సరేనండి ఆయ్